తెలుగు భాషలోని అనేకమైన ఆసక్తికరమైన మరియు అసాధారమైన పదాలు మరియు పదబంధాలు నాకు ప్రత్యేకంగా ఆసక్తికరంగా లేదా గుర్తించదగిన అనిపించే కొన్ని పదాలు పదబంధాలు ఇక్కడ ఉన్నాయి తెల్ల మల్లి తెల్ల మల్లి అనేది తెలుగు భాషలో అత్యంత ప్రసిద్ధి పదాలలో ఒకటి ఇది తెల్లని మరియు మల్లి యొక్క సమయోహం తెల్ల మల్లినీ ప్రేమ ఆనందం మరియు శుభకృత యొక్క ప్రతీతిగా పరిగణిస్తారు అడవి పిల్లి అడవి పిల్లి అనేది తెలుగు భాషలో మరొక ప్ర ప్రసిద్ధ పదం ఇది అడవిలో నివసించే పిల్లి యొక్క రకం అడవి పిల్లిని స్వాతంత్రం బలం మరియు స్వేచ్ఛ యొక్క ప్రతీతిగా పరిగణిస్తారు నీరు నీరు అనేది తెలుగు భాషలో అత్యంత సాధారణ పదాలలో ఒకటి ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ద్రవం నీరు జీవితం యొక్క మూలం మరియు శుభ్రత మరియు శుభ్రత యొక్క ప్రతీకగా పరిగణిస్తారు నేల నేల అనేది తెలుగు భాషలో మరొక సాధారణ పదం ఇది మనం నివసించే భూమి నేల పంటలు మరియు జంతువులు ఆవాసంగా పరిగణిస్తారు వేలు వేలు అనేది తెలుగు భాషలో సాధారణమైన పదం మన చేతిలోని ఒక అవయం వేలు అనేది స్పర్శ పట్టుకోవడం మరి రాయడానికి ఉపయోగిస్తారు ఇవి తెలుగు భాషలో అనేక ఆసక్తికరమైన మరియు సాధారణ అసాధారణమైన పదాలు పదబంధాలలో కొన్ని మాత్రమే తెలుగు భాషలో అనేక మరింత ఆసక్తికరమైన పదాలు మరియు పదబంధాలు కొన్ని అనుమాట వాటిని అన్వేషించడానికి మరియు తెలుసుకోవడానికి నేను ఇంకా సిఫారసు చేస్తున్నాను